గ్రామాలలో ఆడే ఆట క్రికెట్ క్రికెట్ ఎలా ఆడతారంటే ఒక చెక్కముక్క ఉంటుంది ఒక బాల్ ఉంటుంది ఆ చెక్కముక్క పేరు బ్యాట్ అన్నమాట ఆ బాల్ పేరు బాలేదు సో గ్రామాల్లో ఉండే క్రికెట్ ఎలా ఉంటుందంటే మనిషిని బట్టి చాలా మంది ఆడవచ్చు అంటే పదకొండు మంది ఉన్నా పన్నెండు మంది ఉన్నా ఎంత మంది ఉన్నా కలిసి ఆడవచ్చు ఒకడు బ్యాటింగ్ వేస్తాడు ఇంకొకడు బౌలింగ్ వేస్తాడు బౌలింగ్ ఏంటంటే చేతిలో బాల్ పెట్టుకుని బ్యాట్స్మేన్ దగ్గరకి వేయడం బ్యాట్స్మ్యాన్ ఏంటంటే బ్యాట్ పట్టుకుని ఆ బాల్ని కొట్టడం బాల్తో బ్యాట్తో అంతే బ్యాట్స్మెన్ పని ఏంటంటే ఆ బాల్ని ఎంత దూరంగా అంటే అంత దూరంగా కొట్టడం బౌలర్ పని ఏంటంటే ఆ బ్యాట్స్మ్యాన్ వెనకాల ఉన్న వికెట్స్ వికెట్స్ అంటే మూడు చెక్కలు ఉంటాయి నిలబడతాయి ఆ నిలబడిన చెక్కల యొక్క వికెట్స్ అంటారు ఆ వికెట్స్ని పడేయాలి బాల్తో సో దీనినే క్రికెట్ అంటారు